స్విమ్మింగ్ ముందు తీసుకోవాల్సిన ఆహారం స్విమ్మింగ్కి ముందు తీసుకునే ఆహారం ఎక్కువ గ్లైసేమిక్ ఇండెక్స్ కలిగిన కార్బోహైడ్రేట్లు మరియు తేలికపాటి ప్రోటీన్లు ఉండాలి అవి శరీరానికి తేలికగా జీర్ణం అవుతాయి స్విమ్మింగ్ ముందు అరవై నుంచి తొంభై నిమిషాల ముందు ఓట్స్ లేదా బ్రెడ్ ప్లెస్ బననా ప్లెస్ నట్ బటర్ బార్లీ లేదా బ్రౌన్ రైస్ ప్లెస్ తక్కువ ఫ్యాట్ ప్రోటీన్స్ తీసుకోవాలి స్మూతీలు బెర్రీస్ బననా గ్రీక్ యాగర్ట్ పాలు ఇలాంటివి తీసుకోవాలి వాటితో పాటు బాదాం వాల్నట్స్ ఎండి ఎండిన ఫ్రూట్స్ తక్కువ పరిణామములో ఏమీ తినకూడదు అంటే ఎక్కువ ఫైబర్ ఫుడ్సు పెసలపప్పు బెండకాయలు గ్యాస్ ప్రాబ్లెమ్ కలిగించవచ్చు ఇలాంటివి తినడం వలన అధిక కొవ్వు ఉన్న ఆహారం ఈ పిట్ ఇప్పు ఫ్రై వుడ్డు జీర్ణ సమస్యలు కలిగించవచ్చు ఎక్కువ క్యాఫెన్ అంటే కాఫీ సోడా ఇటువంటివి తీసుకోకూడదు ఇవి నీటి శోషణను తగ్గించుచున్నాయి స్విమ్మింగ్ తరువాత పోషణ స్విమ్మింగ్ తరువాత పునరుద్దరణ కోసం కార్బ్స్ ప్లెస్ ప్రోటీన్లు అనేటివి తీసుకోవాలి స్విమ్మింగ్ తరవాత తినదగినవి ఉడకబెట్టిన గుడ్లు ప్లెస్ బ్రౌన్ బ్రెడ్ చికెన్ లేదా టోఫు ఆర్ కినోవా లేదా స్వీట్ పొటాటో ఇలా వీటితో పాటు పీనట్ బటర్ ప్లెస్ ఆల్గమైన్ టోస్ట్ గ్రీన్ స్మూతీ ఉదాహరణకు కేలా స్పినాచ్ బనానా మిల్క్ లేదా యాగర్ట్ ఇటువంటివి తీసుకోవాలి వాటితో పాటు గ్రీక్ యాగర్ట్ ప్లస్ ఎండిన ఎండిన పళ్ళు లైక్ ఉదాహరణకు డ్రై ఫ్రూట్స్ ముగింపు ఎండు ద్రాక్ష స్విమ్మింగ్ ప్రాక్టీస్ను మెరుగుపరుచుకోవాలంటే తగినంత నీరు తాగాలి తేలికపాటి మరియు ఎనర్జీకి తగినటువంటి ఆహారం తినాలి వాటితో పాటు ప్రోటీన్సు కార్బ్ బ్యాలెన్స్ చేయడం అనేది చాలా ముఖ్యం ఇవి శరీరాన్ని బలపరుచుతుంది ఆలాగే నీటిలో ఎక్కువ సేపు ఉంచడానికి ఉపయోగించబడుతుంది